భారతదేశ ప్రముఖ కళాకారులు మరియు హస్త కళాకారులు భారతదేశంలో అనేకమంది కళాకారులు హస్త కళాకారులు తమ ప్రత్యేక కళా నైపుణ్యంతో ప్రసిద్ధి చెందారు విరి కళలు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పడతాయి ఒకటి రాజా రవివర్మ ప్రముఖ చిత్ర కళాకారుడు రాజాారవివర్మ భారతదేశపు గొప్ప చిత్రకారులులో ఒకరు ఇతను దేవతల చిత్రాలను అద్భుతంగా వేేశారు భారతీయ పురాణాలు రామాయణం మహాభారతగాథలు ఇతని పెయింటింగ్స్లో కనిపిస్తాయి ఇతని కళలు నేటికి ప్రేరణగా నిలుస్తా నిలుస్తున్నాయి రెండు జెమిని రాయి బెంగాల్ ఫోక్ ఆర్ట్స్ నిపుణుడు జెమిని రాయి జమిని రాయ బెంగాల్ ప్రాంతానికి చెందిన ప్రసిద్ధి ప్రసిద్ధ కళాకారుడు ఇతను గ్రామీణ జీవితాన్నీ సాధారణ ప్రజల భావోద్వేగాలను చిత్రించాడు ఇతని కళలో గాడమైన రంగులు ప్రత్యేకమైన స్టైలు కనిపిస్తాయి బెంగాల్ ఫోక్ స్టైలు చిత్రలేఖనాన్ని ప్రపంచానికి పరిచయం చేశాడు మూడు ఎంఎస్ ఉసే ఎంఎఫ్ హుసేన్ ఆధునిక చిత్ర కళాకారుడు హుసేన్ గారు భారతదేశ ప్రముఖ ఆధునిక కళాకారుడు ఇతని పెయింటింగ్స్ ప్రత్యేకమైన రంగులు మిశ్రమంతో ఉంటాయి ఇతను భారతీయ సంస్కృతి దేవతలు పురాణాలు సామాజిక జీవనశైలిని చిత్రించేవాడు ఇతనికి భారతదేశపు పికాసో అనే బిరుదు ఉంది నాలుగు ఎస్ఎం పంతులు కలంకారి కళాకారుడు కలంకారి అనేది ప్రాచీన బట్టలపై పెయింటింగ్ కళ ఎస్ఎం పంతులు కలంకారి కళలను ప్రోత్సహించారు ఇతను పురాతన డిజైన్లను ఆధునిక శైలిని కలిపి కొత్త కలంకారి డిజ డిజైన్లను తీసుకువచ్చాడు ఇతని కళలు దేశీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాయి ఐదు గంగాదేవి మధుబని కళ నిపుణరాలు మధుబని పెయింటింగ్ బీహార్ రాష్ట్రానికి చెందిన ఒక ప్రజాదారణ కలిగిన హస్త కళ గంగాదేవీ ఈ కళను ప్రాచుర్యంలోకి తీసుకువచ్చారు ఆమె గోడలపై చేతితో గీసి ప్రత్యేకమైన డిజైన్లను సృష్టించారు భారత ప్రభుత్వంచే ఆమెకి పద్మశ్రీ అవార్డు లభించింది ఆరు సోమనాధ హోరే విగ్రహ శిల్ఫి సోమనాథ హోరే బొమ్మలు విగ్రహాల తయారులో ప్రఖ్యాతి పొందారు ఇతని శిల్పాలు సామాజిక సమస్యలను ప్రతిబింబిస్తాయి ఇతను రాగి ఇనుముతో విగ్రహాలు తయారు చేసేవాడు ఏడు పద్మశ్రీ పుట్టపాక కమలాదేవి చేనేత మరియు హస్తకళ నిపుణురాలు కమలాదేవి భారతీయ చేనేత పరిశ్రమ అభివృద్ధికి పాటుబడ్డారు ఆమె చేనేతకు ప్రోత్సహించేందుకు అనేక కార్యక్రమాలు నిర్వహించారు ఆమె మహిళలకు చేనేత హస్త కళలో శిక్షణ ఇచ్చారు ఆమె సేవలను గాన ఆమె సేవలకుగాను పద్మశ్రీ పుస్ పురస్కారం లభించింది ఎనిమిది లైలా త్యాగరాజన్ టెర్రకోట కళాకారుణి లైలా త్యాగరాజన్ టెర్రకోట శిల్ప కళలో ప్రఖ్యాతి పొందారు ఆమె చేతితో తయారు చేసే మట్టి విగ్రహాలు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందాయి ఆమె ప్రత్యేకంగా దేవతల విగ్రహాలు గోడ అలంకరణ వస్తువులు తయారు చేస్తారు తొమ్మిది బిద్రీ ఆర్ట్ నిపుణూలు హైదరాబాద్ బిద్రీ ఆర్ట్ వెండి రాగితో చేసే మెటల క్రాఫ్టు హైదరాబాదు కర్ణాటక ప్రాంతంలో దీనికి ప్రత్యేక స్థానం ఉంది బిద్రీ ఆర్ట్ నిపుణులు చేయితో అందమైన డిజైన్లు చెక్కుతారు పది కర్ఫల్ రాజా గోల్డ్ ఫాయిల్ పెయింటింగ్ నిపుణుడు ఇతను బంగారు పొడి ఉపయోగించి పెయింటింగ్ చేసే కళలో ప్రసిద్ధి పొందారు పొందారు ఇతని పెయింటింగ్స్ రాజస్థాను గుజరాత్ ప్రాంతాలు ప్రసిద్ధిగాంచాయి ముగింపు భారతదేశం గొప్ప కళాకారుల హస్త కళాకారుల భూమి వీరి కళలు మన సాంప్రదాయాన్ని సంస్కృతిని ప్రతిబింబిస్తాయి ఇలాంటి కళాకారులను ప్రోత్సహించడం మన బాధ్యత ఈ కళలు భవిష్యత్తు తరాలకు చేరాలని మనం ప్రయత్నించాలి భారతదేశంలోనే మరికొన్ని ప్రముఖ కళాకారులు హస్త కళాకారులు భారతదేశం కళా సంపదకు ప్రసిద్ధి ఇక్కడే కళాకారులు పెయింటింగ్సు శిల్పకళ హస్తకళ బొమ్మల తయారీ చేనేత వంటి రంగాల్లో గొప్ప కృషి చేశారు ఇప్పుడు మరికొంతమంది ప్రముఖ కళాకారుల గురించి తెలుసుకుందాం పదకొండు నందలాల బోసు భారతీయ చిత్రకళ గొప్ప నిపుణుడు నందలాల బోసు భారత స్వతంత్ర ఉద్యమ సమయంలో దేశభక్తిని ప్రదర్శించే పెయింటింగ్స్ని గీయ గీశారు ఇతను శాంతనికేతన కళాశాలలో కళాశిక్షణ ఇచ్చారు భారతదేశపు రాజ్యాంగ పత్రికకు పెయింటింగ్ రూపొందించిన గొప్ప కళాకారుడు అతని చిత్రాలల్లో భారతీయ జీవితం పురాణాల ప్రధానంగా కనిపిస్తాయి పన్నెండు రబీంద్ర నాథ్ టాగోరు టగోరు కవితతో పాటు గొప్ప చిత్రకారుడు కేవలం కవి మాత్రమే కాకుండా రవీంద్రనాథ టాగోర్ మంచి చిత్రక చిత్రకారుడుగా కూడా ప్రసిద్ధి పొందారు ఇతని పెయింటింగ్స్ అభిరుచి భావోద్వేగాలను ప్రతిబింబిస్తాయి అతను ప్రత్యేకమైన రేఖచిత్రాలను ప్రకృతి దృశ్యాలను ఆకర్షణీయంగా గీసాడు పదమూడు ఎస్ హెబ్బారు ఆధునిక కళా నిపుణుడు ఎస్ హెబ్బారు గీతల రూపకల్పనలో ఎంతో కృషి చేశారు అతని కళలో ప్రత్యేకమైన వృత్తాలు గీతలు రంగులు మెలవింపు ఉంటుంది అతని గణపతి నేచర్ బెస్ట్ పెయింటింగ్స్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయ పద్నాలుగు ఖాళీదాసు సమన్ ఫోక్ ఆర్ట్ మరియు మోడ్రన్ ఆర్ట్ నిపుణుడు ఇతని కళలో భారతీయ పౌరాణిక గాధలు సామాజిక పరిస్థితులు ఉంటాయి అతను అనేక కళాశాలలో విద్యార్థులకు శిక్షణ ఇచ్చాడు అతని హస్తకళ రూపకల్పన అంతర్జాతీయంగా ప్రాచుర్యం పొందింది పదిహేను పద్మావతి రాజుగోపాలన్ తమిళనాడుకు చెందిన చేనేత నిపుణురాలు